హలో అమ్మా చెప్పండి ఏమి కావాలి టీయా కాఫీయా సరేమ్మా సరే కాఫీ పంపిస్తున్నాము అమ్మా అమ్మా మేము చిక్కటి పాలు పోసినాము అమ్మా టీ పౌడర్ వేసినాము చక్కెర ఇలాచి పౌడరు అవన్నీ వేసి పెట్టినాము అమ్మ కాఫీ బాగుందా అమ్మా మా కాఫీ చిక్కటి పాలు పోసి టీ పౌడరు చక్కెర ఇలాచి పౌడర్ వేసి చెయ్యండమ్మా కాఫీ బాగుంటుంది మీరు మళ్ళీ మళ్ళీ రావాలి మీకు ఇలాగే మంచి రుచికరమైన కాఫీ అందిస్తాము మేము సరేమ్మా అమ్మా సరే మరి మళ్ళీ రేపు కూడా ఇలానే వస్తారు కదా రెగ్యులర్గా వస్తారు కదా మా షాప్కి ఇంకా వేరే వాళ్ళకి కూడా చెప్పండి వేరే వాళ్ళని కూడా తీసుకురండి ఎప్పుడు మీరు మాకు వస్తూనే ఉండాలి మీ రుచికరమైన కాఫీ మీకు అందిస్తూనే ఉంటాము మీరు కూడా ఇంకా వేరే వాళ్ళకి కూడా చెప్పండమ్మా కాఫీ ఇక్కడ చాలా బాగుంటుందని మీరు ఇకపోతే ఇంకా కస్టమర్లు వేరే వాళ్ళనయినా తీసుకరండి మీరు కూడా రావాలమ్మా మా షాప్కి ఊరికే కాఫీ గాకుండా ఇంకా టిఫిన్స్ గూడా ఉంటాయమ్మా మా షాప్కి మీరు ఇక చాలా మందికి చెప్పి తీసుకుని రండి మీరు ఎప్పటికీ రావాలి అనుకుంటున్నాము చాలా బాగుంది అని చెప్పినందుకు మీకు థ్యాంక్స్ సరేమ్మ థ్యాంక్ యూ అమ్మ